ఈ సాంప్రదాయకమైన నాట్యం డ్యాన్స్ అంటే అది మంచితనానికి నాట్యం అనేది ఒక సాంప్రదాయకమైన డ్యాన్స్ అది అది అది నాట్యం అనేది చీరలు కట్టుకొని చేయడంలో సాంప్రదాయకంగా ఉంటుంది అది చాలా మందికి మంచి చేస్తుంది ఇప్పుడు నాట్యం అనేది ఈ దేశ ఈ ఆలయంలోనూ ఈ దేవుళ్ళ ప్రదర్శనలోనూ ఆ నాట్యం డ్యాన్స్ చాలా మంచిది అదే తెలుగు వారందరికీ అదే మంచి డ్యాన్స్ అందుకే ఆ నాట్యమైన డ్యాన్స్ చాలా మంచిది అనేసి మెరుగుపరచడం మెరుగుపరచడం నాట్యం డ్యాన్స్కే అది మంచిది అనేసి ఇప్పుడు బయట ఈ డ్యాన్స్లు అంటే ఫోక్ డ్యాన్స్ ఆ డ్యాన్స్ ఈ డ్యాన్స్ అని పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోని చేస్తారు అందుకని ప్రజలందరూ దాని వైపే చూపుతున్నారు ఆ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోని దానికే ఆకర్షిస్తున్నారు కానీ ఈ నాట్యమనే డ్యాన్స్ సాంప్రదాయక సాంప్రదాయకమైన డ్యాన్స్ కాబట్టి ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఇదే మంచి డ్యాన్స్ మంచితనంగా ఉంటుంది ఈ పొట్టి పొట్టి డ్రెస్లు డ్యాన్స్ అనేసరికి అందరూ చెడిపోతున్నారు అవి చూసి వాళ్ళని చూసి చెడిపోయి అంతా అలా ఈ నాట్యమనే డ్యాన్స్ చాలా చాలా మంచిది